రోజంతట్లో నాకు నీళ్ళు అవసరమైన చాలా పనులు నేను చేసుకుంటు ఉంటాను ఎందుకంటే నీళ్ళు లేకుండా ఏ పని చేయలేము ఎక్కువగా నేను వంటలలో నీరు సహాయాన్ని ఎక్కువగా తీసుకుంటు ఉంటాను వంటలు ఏమి వండాలన్న ఎక్కువ నీరు ఉండాలి ఎందుకంటే అన్నం వండాలన్న బియ్యం కడగటానికి నీళ్ళు ఉండాలి ఎసరు పెట్టడానికి నీళ్ళు ఉండాలి కూర వండాలి అంటే అందులో ఉడకడానికి మనం నీరు వేయాలి ఇంకా చారు కంపల్సరిగా నా చారు అనేది ప్రతి ఇంట్లో ఉంటుంది అలాగే ఇంకా ఇళ్ళు కట్టకలు నీట్గా శుభ్రం చేసుకోవడానికి కడగడానికి నీళ్ళు చాలా అవసరం అండి ఇంక ప్రముఖంగా చెప్పాలంటే మన బట్టలు బట్టలు ఉతకడానికి అవి జాడించుకోవడానికి అయితే చాలా నీరు అవసరం అవుతుంది అన్నమాట ఎందుకంటే నీరు లేకుండా మనం బట్టలు ఉతుకడం అనేది జరగదు సహజంగా మన బట్టలు తెల్లగా రావాలంటే వాటికి ఉన్న మురికి పోవాలంటే మనం ఉతికిన సర్ఫ్ అంతా వాసనలు గటా అన్నీ పోవాలి జిడ్డు గటా పోవాలంటే నీరులో మనం జాడించాలి బట్టలు నీటిలో జాడించి అవి మనం ఎండేసుకోవాలి అలాగే నీటి ద్వారా చాలా పనులు చేయచ్చు అన్నమాట ఇంకా ఏం చేయాలంటే మనం మనం స్నానాలు చేయడానికి కానీ మన కాలకృత్యాలు తీర్చుకోవడానికి కానీ ఇంకా ప్రతి విషయంలో నీటి సహాయాన్ని ఎక్కువగా తీసుకుంటు ఉంటాం అన్నమాట ఇంకా ఏంటంటే ప్రాముఖ్యంగా ఎక్కువగా జనాలు ఉన్న ఇంట్లో నీరు అయితే చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది అండి మా ఇంట్లో అయితే మేము రోజుకి రెండుసార్లు మోటర్ వేసుకుంటాము ప్రొద్దున్న సాయంత్రము రెండు పూటలు మేము మోటర్ ఎక్కువగా వేసుకుంటు ఉంటాం అన్నమాట ఎందుకంటే నీళ్ళు లేకపోతే చాలా ఇబ్బంది పడతాం ఎందుకంటే నీరు ద్వారా మాకు మొక్కలు ఒకటి ఉన్నాయి మా వెనకాల మా పెరట్లో ఉన్న మొక్కలకి మేము ప్రతి ఉదయం ప్రతి సాయంత్రం నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు పోసుకుంటాము నీళ్ళు పోసుకున్న ద్వారా ఆ మొక్కలు అనేవి తీసుకొని అవి పీల్చుకొని చక్కగా పువ్వులు పూయడం అనేది లేకపోతే చక్కగా కాయగూరలు మేము ఒక కాయగూరలు పంట కట మేము వెనకాల వేసుకున్నాం వంకాయలు బెండకాయలు ఇలా పాదుల లాంటివి వేసుకున్నాం అవి అన్నింటికి నీటి సరఫరా అయ్యేటట్టుగా మేము నీటి గొట్టాలు అనేవి పెట్టుకున్నాము అవి అన్నీ పెట్టుకొని వాటర్ వెళ్ళేటట్టుగా వాటికి మేము పంపిస్తా ఉంటాం అన్నమాట మేము ఏదన్నా కాయగూరలు అనేవి ఏమన్నా చాలా వరకు ఫ్రూట్లు అనేవి యాలకుల చెట్లు కలబంద ఇంకా ఆకుకూరలు అన్నీ మేము ఎక్కువగా పండించుకుంటాం అన్నమాట అరటిపళ్ళని ఇంకా ప్రతిది మా ఇంట్లో పనసకాయ చెట్టు కానీ జామ చెట్టు కానీ కమలా కమలా చెట్టు కానీ దానిమ్మకాయ చెట్టు కానీ ఇంకా ద్రాక్ష పోతలు కానీ ఇలా చాలా వరకు మొక్కలు అన్నీ మా పెరట్లో మేము పెంచుకోవడం జరుగుతుంది అప్పుడప్పుడు ఆ నీటిని మేము ఎప్పటికప్పుడు మోటార్ వేసుకొని అవి మేము స్టోర్ చేసుకోని ఆ వాటర్ ద్వారా మొక్కలకి మేము పడుతు ఉంటాం అన్నమాట ఎప్పటికప్పుడు ఆ వాటర్ని తీసుకుని చాలా మాకు మంచి మంచి ఫలాలని ఇస్తు మంచి మంచి కాయగూరలని ఆకుకూరలు ఇస్తు ఉంటాం అన్నమాట అలాగ నీరు అనేది మనకి చాలా అవసరం అన్నమాట ఎందుకంటే మానం మనం ప్రొద్దుట లేచిన కాడనుంచి సాయంత్రం పడుకునే వరకు నీళ్ళు నీరు అనేది చాలా అవసరం అవుతుంది ప్రాముఖ్యంగా చెప్పాలంటే మన మనుషుల జీవనశైలికి వచ్చి మాట్లాడుకోవాలి అంటే మనం రోజుకి ఒక నాలుగు ఐదు లీటర్లు మంచి నీరు అనేది మనం తీసుకోవాలి అన్నమాట ఎందుకంటే మన బాడీలో ఉన్న సకల వ్యర్ధాలు ఆ నీటి ద్వారా ఒక యూరిన్ రూపంలో బయటికి వెళ్ళి పోతు ఉంటాయి అన్నమాట పాస్ అయిపోతు ఉంటాయి అన్నమాట అందుకని మనం ఏం చేయాలంటే ఎక్కువగా నీరుని ఎక్కువగా మనం తాగాలి మనం నీరుని ఎక్కువ తాగినప్పుడు మన బాడీ రిలాక్స్ అయ్యి మన బాడీలో అన్నీ అవయవాలు సవ్యంగా పనిచేస్తాయి మనలో ఉన్న చెత్త కటా అవన్నీ నిరు నిరుడు ద్వారా బయటికిపోయి మనం ఎప్పటికప్పుడు ఆరోగ్యంగా ఉంటాం ఇంకా ఆ నీరు ద్వారా మనం నీరు ఎక్కువ తాగితే మన చర్మం కాంతివంతంగా తయారవుతుంది ఇంకా మనలో ఉన్న ఫ్యాటు అంటే మనలో ఉన్న కొవ్వు గటా ఎక్కువగా కరిగిపోతు ఉంటుంది అన్నమాట ఇలాగ నీటి ద్వారా ప్రతి జీవి ప్రతి ప్రాణి ఈ భూమి మీద బ్రతుకుతు నివసిస్తు ఉన్నరన్నమాట ప్రాముఖ్యంగా మనకి నీరు ఎంత అవసరమో చెట్లకి ఇంకా జంతువులకి కూడా అంతే అవసరం అన్నమాట ఎందుకంటే మేము ఇంకా కోళ్ళని మేము ఇంకా పనికొచ్చే విధంగా మేము పెంచుతు ఉన్నాం అన్నమాట పావురాలని గటా పెంచుతున్నాము వాటికి కూడా మేము ఆహారము వేసినప్పుడు నీరు గటా మేము పెడతు ఉంటాం అన్నమాట అవి కూడా నీరు ఎక్కువగా తీసుకుంటు ఉంటాయి అలా ప్రతి ప్రాణికి నీరు అనేది చాలా అవసరం మాకైతే ఇంచుమించు రోజుకి ఒక చాలా ఒక వంద లీటర్లు నీరు వరకు మాకు అవసరం అవుతుంది అన్నమాట ఎందుకంటే నేను ముందుగానే చెప్పాను మాకు చాలా మా పెరట్లో పెద్ద పంట అయితే మేము వేసుకున్నాం అని నర్సరీ అయితే మాకు ఉందని నేను చెప్పాను కాబట్టి మాకు మొక్కలకి చెట్లకి అన్నింటికి పండించుకోవడానికి గటా మాకు నీరు ఎక్కువగా అవసరం కాబట్టి ఎక్కువగా మేము నీరు వాడతాం కనుక నీరుని కూడా మనం వృధా చేయకూడదు అన్నమాట ఎలా పడితే అలా వాడితే చాలామందికి నీరు సదుపాయం అనేది తక్కువగా ఉంటుంది అన్నమాట మనకి పర్లేదు చాలా ప్రాంతాలలో నీరు వెళ్ళడానికి నీరు కరువు నీటి కుదువ అనేది ఎక్కువగా ఉంటుంది కనుక మనం నీటిని ఆధా చేస్తు పొదుపు చేస్తు మనం వాడాలి మనం వాడినప్పుడు అలాగా మనం వాడిన వాటర్ వల్ల ఎదుటి వాళ్ళకి కూడా యూస్ అనేది ఉంటుంది అన్నమాట లేదంటే మనం ఎలా పడితే అలా మనం నీరుని ఉపయోగించినప్పుడు ఎదుటివారికి ఆ నీరు ఇవ్వడానికి అవకాశం ఉండదు ఇంకా వచ్చి ఏంటంటే నీటిని కూడా ఎక్కడికి అక్కడ స్టోర్గా ఉండిపోతే మనం వాడేసిన ఆ నీరు మురికి నీరు స్టోర్గా ఉంటే అక్కడ దానివల్ల దోమలు ఈగలు వచ్చే ప్రమాదం అయితే ఉంది అవి కుడితే మనకి టైఫాయిడ్ మలేరియా అనేవి రావచ్చు కనుక నేను మేము ఏం చేస్తామంటే అవన్నీ స్ డైరెక్ట్గా కాలవలోకి వెళ్ళిపోయేలాగా మేము అన్నీ నియమించుకున్నాం అన్నమాట అవి అన్నీ సెట్ చేసుకోని నీట్గా ఎప్పటికప్పుడు మేము నీటిని ఎక్కువగా వాడతు ఉంటాం